జాతిపరమైన సమూహాలలో మరియు స్త్రీలలో ఆటల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఇది సామాజిక సమస్యని అంగీకరించి సమాధానాలను మూడుగా చేసే ముఖ్యత సామాజిక పరిస్థితుల్లో మార్పు కలిగించడానికి శిక్షణ సాంకేతికత సామర్థ్యాల ప్రోత్సహితం మరియు సమర్ధక పాఠాల ప్రచోదన ప్రధానం అవసరం ఇలాంటి చర్చలు అంగీకరణలు మరియు పరీష్కృత కార్యచరణలు మూలక ప్రభావంతమైన విభాగాలు మరియు వంశాభివృద్ధిని పూర్తిగా ప్రతిష్టించడం సాధ్యమవుతుంది ఇంకా జాతిపరమైన సమూహాలను మరియు స్త్రీలల్లో ఆటల్లో తక్కువ ప్రాతినిధ్యం ఒక సామాజిక సమస్యని అంటూనే ఉంటుంది ఈ విషయంపై మీ మన ఆలోచనలు ఒక పరిపేక్షణలో అందుకోవాలి మొదటగా సామాజిక బాధ్యతలు మరియు పరిమాణాల వలన జాతిపరమైన వారు అధికంగా ఆటల్లో ప్రాతినిధ్యం ఉంటుంది